నేను ఎప్పటికీ మర్చిపోలేని ప్రదేశం గోవా అక్కడ బీచెస్ దానికి సాటి ఇంకెక్కడ ఉండదు అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది తెల్లవారుజామున సన్నగా ఉన్న జాబిలిలో గోవా బీచ్లో వాకింగ్ అంటే చేస్తూ ఉంటే చాలా అంటే చాలా ఆనందం కలుగును తర్వాత ఒక మంచి కాఫీ తాగడం నాకు ఒక మంచి మధుర అనుభూతిని ఇచ్చింది ఆఫీస్ కొలీగ్స్ తొమ్మిది మంది కలిసి వెళ్ళాము రెండు రోజులు ఉన్నాము నా అల్లరి ఆనందం మొత్తం చిన్నపిల్లలమయిపోయాం చీకటి వాతావరణం అన్నింటికి మరువలేనిది గోవా ప్రదేశం చాలా అందంగా ఉంది